హలో సార్ నేను మా ఇంటి డిజైనర్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను నా కొంత బడ్జెట్ ఉంది దాని ద్వారా మీరు డిజైన్ చేయగలుగుతారా మీరు ఈ పనికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వెయగలుగుతారా మీరు ఎలాంటి రంగులు వాడుతారో నా ఇష్టమైన రంగులు కావాలి ఈ పనికి ఎంత సమయం పడుతుందని అనుకుంటున్నారు మీరు ఇంతకుముంది ఇలాంటి పనులు చేశారా మీ పని తీరు ఎలా ఉంది మీరు ఇంటి డిజైనర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఓకే అండి నేను లొకేషన్ షేర్ చేస్తాను రేపు రండి ఓకే అండి